ఓకే మంచిర్యాల జిల్లాలో స్థానిక ప్రభుత్వ రాజకీయ నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా అంటే అది మా చెన్నూరు నియోజకవర్గంకి వచ్చేసరికి బాల్క సుమన్ ఉన్నప్పుడు అయితే తెలంగాణ పార్టీ ఆఫ్ ఆఫీస్ అవచ్చు ఇప్పుడు వివేక్ కాబట్టి ఏ ఏ పార్టీ ఉన్నా ఆ కార్యాలయమును ఆ పార్టీ ఆఫీస్ కింద కన్సిడర్ చేస్తారు పరిపాల నిర్మాణంలో ఎన్నుకోబడిన అధిక రాజ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం అంటే ఓకే వాళ్ళు రాజకీయం వచ్చినప్పటినుంచి రోడ్లు వేయించడం కానీ ఇలా చాలానే చేశారు మా మా మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి చాలా నియోజకవర్గాలే ఉన్నాయి బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి దుర్గం చిన్నయ్య ఇటు చెన్నూరు నుంచి వివేక్ మంచిర్యాల నుండి ప్రేమ్ సాగర్ అని ఇలా చాలామంది మూ చాలామంది ఎంఎల్ఎలే ఉన్నారు వాళ్ళు వారి జిల్లా కోసం చేసిన దానిమీద మా అభిప్రాయాలను అంటే మంచిర్యాల డిస్ట్రిక్ట్ను డెవలప్ చేయడం అంటే ఇప్పుడు ఫస్ట్ గ్రామాలు బాగుంటే మండలాలు మండలాలు బాగుంటే ఆటోమేటిక్గా నియోజకవర్గాలు నియోజకవర్గాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ కూడా డెవలప్ అవుతుంది సో వీళ్ళు గ్రామాలు డెవలప్ చేసి నియోజకవర్గాన్ని డెవలప్ చేసి మండలాన్ని డెవలప్ ఎప్పుడు అయితే చేస్తారో ఆటోమేటిక్గా ఆ మండలాలు ఏ డిస్ట్రిక్ట్ కింద అయితే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా డెవ డెవలప్ అవుతాయి సో చెన్నూరు ఇటు బాల్క సుమన్ వివేక్ అటు దుర్గం చిన్నయ్య ఇటు ప్రేమ్ సాగర్ అవ్వచ్చు వీళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలని డెవలప్ చేస్తే ఆ డెవలప్ అయిన నియోజకవర్గాలు ఏ డిస్ట్రిక్ట్ కింద ఉన్నాయో అవి ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి ఇలా ఒక్కొక్క నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలో ఉన్న ఎంఎల్ఏలు అందరూ ఆ జిల్లా యొక్క అభివృద్ధికి తోడ్పడ్డారు